మహిళా నృత్యకళాకారులు ఎదురుకొనే సవాళ్ళు చాలా ఉంటాయి అండి పెళ్ళి అవ్వక ముందు వాళ్ళు తల్లిదండ్రుల సమక్షంలో పెరిగి వాళ్ళకు నచ్చింది వారు చేస్తారు కదా పెళ్ళయిన తరువాత భర్త మంచోడు అయితే అటువంటి అటువంటి ఇబ్బందులేమి ఉండవు కానీ భర్త వద్దు నువ్వు అలాంటివన్నీ వదిలేయి అంటేనే పాపం మహిళలు చాలా బాధపడతారు ఈ సమాజం మహిళలకు మద్దతు ఇవ్వాలా అంటే ఖచ్చితంగా ఇవ్వాలండి ఇప్పుడు మనం మహిళ కూడా మనిషే అండి మన లాగా ఆడవారు మగవారి లాగే మనుషులు వాళ్ళు మనుషులే మగవారికి ఎలాగా ఆశ ఉంటుందో ఆడవాళ్ళకు కూడా ఆశ ఉంటుందండి వాళ్ళు అనుకున్నది చేయాలని వారికి నచ్చింది ప్రదర్శించాలని వారు కూడా కోరిక కలిగివుండదు మగవాళ్ళు మాత్రమే మనుషులు కాదు ఆడవాళ్ళు కూడా మనుషులు ఈ ఈ సమ ఈ స్థితికి వస్తే నేను మాత్రం నా తరపున అయితే నేను పూర్తిగా మద్దతు నేను అందిస్తాను ఈ వాళ్ళు ఎదురుకొనే సవాళ్ళు చాలా ఉంటాయండి ఒకటి పిల్లలని పిల్లలు ఫెయిల్ ఇంట్లో పరిస్థితులు బాగోలేక వాళ్ళు వెళ్ళకపోవడం ఒకటి బా భర్త వద్దు అనడం వల్ల మానేయడం లేకపోతే పిల్లల బాధ్యతలు ఎక్కువైపోవడం ఇవన్నీ కూడా ఆ మహిళలకి చాలా ఎదురుకొనే ఇబ్బందులు మహిళా కళాకారుల్లో మనకి బయటకు చూసుకుంటే సమాజంలో ఎక్కువ మగవాళ్ళనే మాత్రమే ఉంటారు కాని ఆడవాళ్ళు కళాకారులు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఇలా ఉండకూడదండి మన సమాజం మగాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు కళల్లో మహిళలకు కళాకారులకు కూడా అటువంటి గుర్తింపు కలిగించాలని నేను భావిస్తున్నాను